ప్రస్తుతం నేను ఒక క్యాబ్ డ్రైవర్కి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నాను నిన్న నేను విజయవాడ వెళ్లాను ఏరో పని మీద వెళ్ళి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాం అనుకున్నా కానీ నాకు విజయవాడ కొత్తగా కొత్త అవ్వటం వల్ల నేను ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను క్యాబ్ డ్రైవర్ చాలా అంటే చాలా చాలా మంచోడు ఎందుకు చెప్తున్నాన్నంటే ఉదాహరణ నిన్న క్యాబ్లో ఒక వాటర్ బాటిల్ కావాలి అని నేను అడిగితే అతనే దిగి అతను జేబులో డబ్బులే తీసి ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు ట్రాఫిక్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా అటుబళ్ళు ఇటుబళ్ళు పైక వస్తున్నా జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్ళాడు ఎత్తుకు ఎత్తుబళ్ళు స్పీడ్ బ్రేకర్స్ కాడ కూడా నన్ను చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాడు మెల్లగా తీసుకెళ్లాడు అలాంటిది నేను గుడి దగ్గరికి వెళ్ళాక దర్శనం చేసుకుని రండి సార్ పర్వాలేదు వెయిట్ చేస్తాను అని నాకోసం ఫైవ్ సిక్స్ అవర్స్ వెయిట్ చేసాడు మళ్ళీ వచ్చినాక నన్ను తీసుకొని సార్ ఫ్రెండ్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి కోప్పడకుండా ఏమనుకోకుండా నన్ను మళ్ళీ ఎక్కించుకొని బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ దింపాాడు ఆ డైవర్కి నేను టెన్కి టెన్ ఇద్దాం అనుకుంటున్నాను హండ్రె హండ్రెడ్కి హండ్రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ డైవర్ చాలా అంటే చాలా మంచివాడు ఏమీ అనుకోకుండా ఏం కోప్పడకుండా ఎలాంటి ద్వేషాలు ఏమీ లేకుండా నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా వదిలిపెట్టాడు